మా ఊరు అంటే నాకు ఎంతో చాలా ఇష్టం మా ఊరు మా ఊరు పేరు సముదాయం మా ఊర్లో పొలాలు కాని పచ్చదనం చాలా బాగా ఉంటుందనమాట బాగుండేదాన్ని ఎక్కడికి వెళ్లినా వాటర్ ఉండేది ఎక్కడ చూసినా నదులు కొట్టుకొని పోయి మొన్న వానకి చాలా బాగా ఉండింది అనమాట వాటర్ అంతా వచ్చేసింది ఇక్కడ నుండి అడవి అడవి లాగా ఉంటుంది అడవిలో నుంచి మొత్తం నీళ్లన్నీ చాలా బాగా వచ్చేది దాంట్లో చాపలు కాని చుట్టుపక్కల అందరూ వలలు వేసి చేపలు పట్టేవాళ్ళు అది చూస్తుంటే అందంగా చాలా బాగా ఉండేది ఇంకా ఆ తర్వాత మా ఊర్లో స్కూల్ ఉంది స్కూల్లు అప్పుడు బాగా బాగుండేది కాదు ఇప్పుడు బాగుంది అనమాట చాలా బాగుంది అది అక్కడ స్కూల్ పిల్లలు అందరూ చెట్లు అన్నీ పెట్టారు ఆ చెట్లు పెట్టిన తర్వాత ఆ స్కూల్కి అందం వచ్చింది అందం వచ్చిన తర్వాత ఈ స్కూల్ని బాగా కట్టాలా అని ప్లాన్ చేసుకొని మా ఊరు గ్రామ పంచాయతీలో అందరూ ఓకే చేసుకొని మాట్లాడుకొని ఆ స్కూల్ని కట్టే కట్టారు కట్టిన తర్వాత బాలబడి స్కూల్ సపరేట్గా బాత్రూమ్స్ కాని చుట్టుపక్కల గోడలు అన్ని కట్టేసిన తర్వాత గేట్ పెట్టారు చూడు ఎంత ఆనందం అంటే అంత ఆనందం అనిపించింది పిల్లలకి బయట రాకుండా సేఫ్టీగా అంతా బాగా ఉండేది ఆ తర్వాత చిన్న చిన్న చెట్లు పెట్టారు ఇప్పుడు పెద్ద చెట్లు అయిపోయినాయి అనమాట అవి ఎంత బాగా పూలు పూసే మందార పూలు కనకాంబరాలు మందార పూలు అన్నీ చాలా బాగా వస్తున్నాయి ఆ పక్కనే చిన్న గుడిసెలు ఉండేది వాళ్లు ఇళ్లల్లో ఉంటారు వాళ్లు వాళ్లు పాపం వాళ్లు వాళ్లు పనిలేదో వాళ్లు చేసుకుంటూ ఆ పక్కనే హాస్పిటల్ ఒకటి కట్టారు కొత్తగా కట్టారు మా ఊర్లో హాస్పిటల్ లేదు మాకు గ్రామపంచాయతీ అనేది ఒకటి ఉండేది ఇప్పుడు హాస్పిటల్ కట్టారు గ్రామపంచాయతీకి ఒక వాలంటీర్లను పెట్టారు వాలంటీర్లను ఒక ఇది సచివాలయం కట్టారు దాంట్లో అంతా హాస్పిటల్కి వెళ్ళాలంటే మాకు ఏది వచ్చిన హాస్పిటల్కి వెళ్ళేవాళ్లం అప్పుడంటే పుత్తూరుకి నారాయణవనం అలా వెళ్లే వాళ్ళం ఇప్పుడు మా ఊరిలోనే చాలా బాగా కట్టి పెట్టారు అనమాట ఆ తర్వాత పచ్చదనం అంటే ఎటుపక్క చూసినా చేనులు కాని వరి వరి పైరు శనగ చెట్టు చెరుకు వేయడం ఒకసారి ఏమో మా ఊర్లో పెద్ద ఏనుగు వచ్చింది ఆ ఏనుగుని చూసి భయపడిపోయి అది చెరికాకు తినడానికి వచ్చేది అట్లా అట్లా మళ్ల దాన్ని ఎట్లో తరిమేశారు అప్పుడు మా ఊర్లో ఎంత బాగా ఏనుగు వచ్చిందా అని అనుకునే వాళ్ళము మేము మా ఊరి మా ఊరి గురించి చెప్పాలంటే ఎంతో ఉందండి అది ఎంత బాగుంది అంటే ఎంత అందంగా ఉంటుందో చెప్పలేం మా చుట్టుపక్కల ఉండే వాళ్ళు వీధిలో వాళ్ళు కాని ఎంతో బాగా ఆనందంగా కలిసి మెలిసి ఉండేవాళ్ళం ఏదైనా సమస్య వస్తే అందరం పరిష్కారం చేసుకుంటాం మా ఊరిలో పెద్దమనిషి ఒకడు ఉన్నాడు అనమాట ప్రెసిడెంట్ ఆయనను పిలిపించి మా పరిష్కారం ఇదమ్మ మీరు మీరు అందరూ మాట్లాడుకోండి అమ్మ అందరూ కలిసి ఉండాలా మనం కట్టుగానే బతకాలి ఈ ఊర్లో మనం మనం మన ఊరు వదిలి ఎక్కడకి పోకూడదు మనం అని చెప్పేవాడు మా ఊరు ఎంత బాగుంటుంది అంటే వీధిలో నీళ్లు కులాయి కాడ నీళ్లు పట్టేటప్పుడు కూడా నువ్వా నేనా అని కొట్లాడుకోరు నువ్వు పట్టుకుంటావా నువ్వు పట్టుకొని తర్వాత నేను చేసుకుంటా అనేసి అంత బాగా చూసుకునే వాళ్ళు అనమాట వాళ్ళు పక్కన వాళ్ళు కాని ఎక్కడికైనా వెళ్లాలి అంటే మా ఊరు నుంచి మేము ఏదైనా ఒక వెహికల్ పెట్టుకొని వెళ్లేవాళ్లం అట్లా అంత బాగా అన్యోన్యంగా మేము అందరము ఒక అక్క చెల్లెలులాగే ఉంటాము అన్నమాట ఒక ఊరిలో ఒక గొడవ అనేది వచ్చిందంటే దాని పరిష్కారం ఇంకో ఊరు నుంచి మేము తెప్పించుకోము మా ఊరిలోనే మేమే సాల్వ్ చేసుకుంటాం ఆ తర్వాత మా ఊరి ప్రెసిడెంట్ ఏం కావాలి అన్నా మా ఊరిలో అన్ని సప్లై చేసేవారు మాకు రోడ్డు వేశారు చెట్లు పెట్టించారు కాలువ తవ్వించారు మా ఊరు ఎంత ముందు అయితే పేడ నీళ్లు చల్లుకునే వాళ్లు ఇప్పుడు కడిగేసి ముగ్గులు వేసుకునే వాళ్ళు రంగురంగుల ముగ్గులు ఎంతో అందంగా వేసుకుంటే మాకు ప్రైజులు ఇచ్చేవాళ్లు మా సచివాలయం నుంచి మా గ్రామ గ్రామంలో ఉండేవాళ్లు చాలా బాగా అందంగా తయారు అయ్యే వాళ్ళం మేము